హలో నేను గోవిందుని మాట్లాడుతున్నారు నేనూ గైడే నాకు పది మంది ఉంది అరకు వెళ్ళేకు ట్రిప్ ప్లాన్ చేయాలా మేము వేరే ఫస్ట్ టైం వచ్చేస్తున్నాం ఏదైనా ప్లాన్ ఉందా చిత్తూరుకి వస్తున్నా

ట్వంటీ థౌజండ్ తగ్గిస్తారా

కొంచెం ఏజ్డ్ పీపుల్స్ వస్తున్నారు కొంచెం సేఫ్టీ కావాలి మ్యాడమ్

ఓకే మేడం నేను మీకు రైల్వే స్టేషన్కి నేను కాల్ చేస్తాను మ్యాడమ్ మీకు ఓకే ఓకే మ్యాడమ్ నేనూ వస్తున్నా మ్యాడమ్

ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యాడమ్